హలో గుడ్ ఈవెనింగ్ సార్ నేను ఇక్కడ ఇది జెడ్పీహెచ్ఎస్ బెండుపూడి ఈస్ట్ గోదావరి సార్ ఈ స్కూల్

అవునవును నాకు అడ్మిషన్ చెయ్యాలి సార్ పిల్లలికి మా ఒకటి ఎల్కేజీలో ఉంది ఒకటి ఫిఫ్త్ క్లాస్లో ఉంది ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంది అనితా ఉంది అనితా అండ్ రాజు అయితే అదే లా ఉంటుంది స్టడీస్ జెడ్ స్కూల్లో కన్ఫర్మేషన్

ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు రెండూ ఉన్నాయా సార్ మీ స్కూల్లో అయితే ఎడ్యుకేషన్ ఎలా ఉంది సార్ మొత్తం స్మార్ట్ ఎడ్యుకేషన్ ఉన్నందా ఎలా

ఇప్పుడు చిన్న పిల్లలకి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది సార్ ఎల్కేజీ వాళ్ళకి స్కూల్ టైమింగ్ చిన్న చిన్నవాళ్ళకి కూడా పెద్దవాళ్ళకి కూడానా

మా ముందు వేరే స్కూల్లో చదువుకు చదివారు సార్ వాళ్ళు కానీ కొంచెం స్టడీ అక్కడ మంచిగా లేదు అందుకోసం అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మీ స్కూల్లో కొంచెం నేను విన్నాను మీ స్కూల్ చాలా మంచిగా ఉందని అందుకోసం మీ స్కూల్లో వెద్దామని ఆలోచిస్తున్నాను నేను

అయితే ఇప్పుడు టీచింగ్ స్టాఫ్ ఎలా ఉన్నారు సార్ బాగా ఉన్నారా అందరూ ఎలా ఏమి క్వాలిఫికేషన్ ఉంది టీచరు ఏమి క్వాలిఫికేషన్

ఫిజికల్ యాక్టివిటీస్ అవి మొత్తం ఉంటాయా సార్

సార్ ఇప్పుడు అడ్మిషన్ చెయ్యొచ్చా సార్

అవును సార్ వస్తాను సార్ నేను స్కూల్కి వచ్చి కూడా మీ ఎన్విరాన్మెంట్ చూస్తాను ఎలా ఉంది కానీ పిల్లలని తీసుకుని వచ్చేస్తా తీసుకుని వస్తాను సార్ సరే సరే పిల్లలని తీసుకుని వచ్చేస్తాను సార్ నేను మండే వరకు వచ్చేస్తాను సార్ సరేనా

టైమింగ్ నైన్ టు త్రీ థర్టీ

సరే సరే ఓకే సార్ నేను చాలా విన్నాను మీ స్కూల్ చాలా బాగుంది స్టడీ మంచిగా ఉందని నేను బయట విన్నాను అందుకోసం మీకు కాల్ చేశాను నేను తీసుకుని వచ్చేస్తాను సార్ స్టడీ మండే వరకు వచ్చేస్తాను అడ్మిషన్ చేసుకుందాము సార్ సరేనా ఓకే సార్ థ్యాంక్ యూ సార్